తెలంగాణలో విద్యార్థులు చాలా సమస్యలు ఎదురుకుంటున్నారు ఎందుకంటే అసలు వాళ్ళు చదువుకోవాలన్నా కనీసం జాబ్ చెయ్యాలన్నా కనీసం వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండి చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదన్న ఉద్యోగం చేసుకోవాలన్న చాలా సమ్యసలు ఎదురు కోవాల్సి వస్తుంది ఉదాహరణకు మొన్న మన తెలంగాణలో ఎగ్జామ్స్ జరిగినాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ పరీక్షలల్లో పేపర్ లీకేజ్ అయ్యింది ఆ పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది విద్యార్థులు తమ ఆశలని కోల్పోయారు ఎంతోమంది అంటే ఎంత కష్టపడి చదివినా కూడా ఆ చదువుకు విలువ అనేది లేకుండా అయిపోయింది అంటే అం అంత పెద్ద పేపర్ లీకేజ్ అయ్యిందంటే అక్కడ ఎంత పెద్ద అంత పెద్ద ఎత్తున మంది విద్యార్థులు మోసపోయినారు ఎంతమంది వాళ్ళ చేతులలో వాళ్ళ జా ఉద్యోగాలను పోగొట్టుకునారు అసలు తెలంగాణాలో కనీసం చదువ్ పదో తరగతి వరకు చదువుకోవాలి అనుకున్నా కూడా చాలా పరిస్థి అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు కనీసం ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా కొందరు కొందరు ఒప్పుకోరు తల్లిదండ్రులు ఎందుకు అని అంటే కొందరి సిట్యుయేషన్ అంటే ఆ అమ్మాయికి అవసరమా చదువు ఇట్లా చూసుకుంటారు ఇంకా కొంతమంది ఎట్లా చూస్తారు అంటే అయినా చదువుకొని ఏం చేస్తావురా నువ్వు నోర్మల్గా అంటే చదువుకొని ఏం చేస్తావ్ ఎట్లాగో పెళ్ళి చేసుకుని పోయేదేగా అత్తగారింటికి ఉండరాదు ఏముంది చదువుకోను అని అంటరు కొందరేమో ఆ పది వరకు ఎదో పది వరకు సదివిపిద్దాం తీ అ ఆ ఈ లు వస్తే ఇక పది తర్వాత పెళ్ళి చేస్తే అయిపోతుందని ఏవోలకైనా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదన్న ఒక ఉద్యోగం చేస్కోని బతకాలని ఉంటుంది కాని కొందరు పేరెంట్స్ అట్లా ఆలోచిస్తారు కొందరు పేరెంట్స్ ఏమో నా బిడ్డ చదువుకోవాలని కొందరు చదివిపిస్తారు కానీ అందరూ అట్లానే ఉండరు కదా ఇంకా కొందరేమో కనీసం విద్య ప్రైవేట్ స్కూల్లల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లల్లో ఫ్రీగా చెబుతున్నా కూడా ఉచితంగా చెబుతున్నా కూడా కనీసం ఆ ఉచిత స్కూల్లకి కూడా పంపియ్యారు గవర్నమెంట్ స్కూల్లల్లో అల్లా కనీసం ఫీస్ కట్టాల్సిన అవసరం ఉండదు బట్టర్స్కి పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు తిండికి పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు ఇవేటికి పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు ఫ్రీగా చదువు చెపుతున్నారు అనమాట కేవలం వాళ్ళ పిల్లలని బడికి పంపించడం ఒక్కటే వాళ్ళ బాధ్యత అంతే కాని అదికూడా అస్సలు అస్సలు ఈ మద్యల గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే చాలా అంటే చిన్న చూపు అయిపోయింది అస్సలు గవర్నమెంట్ స్కూల్లల్లో చదువుకునోళ్లు అన్నా కూడా చిన్న చూపుగానే చూస్తారు అం అంటే అట్లా ఎందుకు అయిపోయిందని అంటే ఇప్పుడున్న ఒక ఇప్పుడున్న గవర్నమెంట్ వలన అట్లా అయిపోయింది అంటే వాళ్ళు ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ని ఇట్లా ప్రమోట్ చెయ్యడం ఆ స్కూల్స్లలోనే ఎక్కువ చదువు చెప్తారని ప్రజలకు నమ్మకం కలిగించడం వల్ల అట్లా అవుతుంది దీని ద్వారా కూడా గవర్నమెంట్ స్కూల్లల్లో చదువుకున్న పిల్లలకు కూడా ఇబ్బంది అది కూడా ఒక ఇబ్బందే ఎందుకంటే ఇప్పుడు పది వరకు ఊర్లో బడిలో చదువుకొని పోతారు మళ్ళీ ఇంటర్ చదువుకోడానికి ప్రైవేట్ స్కూల్లలోకి పోతారు అప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు ఎట్లా ఎగతాళి చేస్తారు అది కూడా వాళ్ళకి ఇబ్బందిలానే ఫీల్ అవుతారు నేను కూడా ఇటువంటి ప్రొబ్లెమ్ ఫేస్ చే అంటే ఎదుర్కున్న కాబ్బటి నేను చెప్తున్నా అట్లా అట్లా కూడా పిల్లల్ని ట్రీట్ చ అంటే చూస్తుంటారు అనమాట అంటే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినారు అని ఇది ఇట్లా ఎందుకు అస్సలు అంటే ఎందుకు అట్లా చెయ్యాలి అన్నట్టుగా మళ్ళీ కొందరేమో చదువుకోలేక అంటే వాళ్ళకు చా అంటే చదువుకునే అంత ఉంటుంది కానీ వాళ్ళ పేరెంట్స్ చదివించకపోవడం వల్ల లేకపోతే వాళ్ళ కుటుంబ సమస్యలు వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు సగం చదువు సగంలోనే ఆపేస్తారు అనమాట అంటే ఎవ్వరి వాళ్ళ కారణాలు వాళ్ళ పరిస్థితులు అట్లుండటం వల్ల వాళ్ళు సగంలోనే చదువు ఆపేస్తుంటారు మళ్ళీ ఇట్లా కొందరు ఎట్లా చేస్తారంటే మీరు తక్కువ జాతి వాళ్ళు మీరు తక్కువ కులం వాళ్ళు మీరు చదువుకోవద్దు మీకు అసలు ఎందుకు చదువు అని ఇట్లా చూస్తుంటారు కొందరేమో అమ్మాయికి అసలు చదువేందుకు అత్తవారింటికి పోతుంది కదా అమ్మగా అంటే మనల్ని ఏమన్నా పోషిస్తుందా సదువుకోని ఉద్యోగం చేసే అత్తగారినే పోషిస్తుంది కదా మనకేందని కొందరు ఇట్ల ఇ ఇట్లాంటి మైండ్ సెట్ తోని ఉండేవాళ్ళు కూడా పేరెంట్స్ ఉంటుండొచ్చు ఉంటారు కూడా మా ఫ్రెండ్ వాళ్ళు అట్లనే తను నాతోపాటు ఇంటర్ వరకు చదువుకుంది కానీ వాళ్ళ పేరెంట్స్ ఏంది అని అంటే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది కానీ కనీసం తనని గవర్నమెంట్ కాలేజ్లో చదివించడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే చదువుకొని ఏమన్నా మమ్మల్ని ఉద్ధరిస్తుందా ఈమె అన్నట్టే ఆమెకి పెళ్ళి చేసేసినరు ఇప్పుడు ఆమెకు పెళ్ళి కూడా అయిపోయింది టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఇక ఆమెకి పెళ్ళి అయ్యి అంటే అ అట్లాంటి మై అట్లా అట్లా ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉంటారు అనమాట అట్లా కాకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి చాలా ప్రొబ్లమ్స్ ఇంట్లో ప్రొ ఇంట్లో సమస్యలే బయటకు వస్తే సమస్యలే కాలేజీలో సమస్యలే ఇట్లా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో విద్యార్థులు అయితే కనీసం మరి నార్మల్గా ఏదన్న కా ఏదన్న గవర్నమెంట్ ఉద్యోగంది పెడితే అది కనీసం మంచిగా చదివి రా రాసేవాళ్ళు ఉంటరు కానీ రాయనియకుండా ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసుకుంటు అట్లా చేస్తే ఎట్ల ఉంటది అట్లా చెయ్యకుండా చదివించకుండా వాళ్ళని బయటికి పంపించి పెళ్ళి చేసి వాళ్ళని అంటే మెంటల్గా టార్చర్ చేసుకుంటా వాళ్ళని మొత్తం చదువుకోనియ్యకుండా చేస్తున్నారు అనమాట కేవలం పది చదివితే చాలు ఇంటర్ చదివితే చాలు ఇంతవరకే చదివిపిస్తాం ఇంక చదివిపియ్యం అవసరమా చదువు ఇట్లా కాకుండా అందరూ చదివిపియ్యాలి మళ్ళీ కొందరేమో వాళ్ళకు చదువుకోవాలని ఉన్న కూడా వాళ్ళకు వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల ఆర్థిక సమస్యల వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు అనమాట మళ్ళీ ఎట్లా అంటే కొందరికి అస్సలు చదువు రాకున్నా కూడా వాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలనే తాపత్రయంతో ఉంటారు వాళ్ళని కూడా చదివిపియ్యారు ఎందుకని అంటే వాళ్ళకి తక్కువ మార్క్స్ రావడం వల్ల వాళ్ళని చదువుకోనివ్వరు మార్క్స్ మనల్ని మొత్తం జడ్జ్ చెయ్యలే అంటే పూర్తిగా వీళ్ళు ఇంతే అని ఇట్లా చెప్పలేరు కదా కొందరికి మార్క్స్ వస్తాయి నాలెడ్జ్ ఉండదు కొందరికి తెలివి ఉంటుంది కాని మార్క్స్ ఉండవు అట్లుంటది అనమాట అందుకే ఇది కూడా ఒక సమస్యలానే ఇప్పుడు ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎట్లున్నారంటే మార్క్స్ ఎక్కువ వస్తేనే వాళ్ళ పిల్లలకు బాగా చదువు వస్తుంది అన్నట్టు మార్క్స్ తక్కువ వస్తే చదువు రానట్టు అన్నమాట ఇప్పుడు అంతమాత్రాన ఇక మార్క్స్ తోనే ఒక మనిషిని మనం చెప్పగలుగుతున్నామంటే అది తప్పు అది కూడా ఒక సమస్యనే పేరెంట్స్ నీకు ఇన్ని రోజు బడికి పోతున్నావు కదా నీకు ఎందుకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి రోజు బడికి పోతున్నాక నువ్వెందుకు ఇన్ని తక్కువ మార్కులు తెచుకున్నావు వింటలేవా క్లాస్లు అంటే బడికి అని చెప్పి ఏడకి పోతున్నావు బడి ఎగ్గొట్టి ఏడకి పోతున్నావు ఇట్లా ఇది కూడా ఒక ఇది కూడా ఒక సమస్యలనే అనమాట ఇది కూడా పిల్లలు ఎదుర్కొంటున్న విద్యలోని స సమస్యనే వీటిని కూడా అంటే వీటిని కూడా పోగొట్టాలన్నమాట పిల్లలు జస్ట్ చదవడం కాకుండా వాళ్ళకి ఉన్న తెలివితేటలని ఉపయోగించుకుంటరు అంతేకాని మార్క్స్ తెచ్చుకుంటేనే చదువు వచ్చినట్టు కాదు ఎంత ఎన్ని ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన తెలంగాణలో అస్సలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది మళ్ళీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది మస్తు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా ఉంది మస్తు యూనివర్సిటీస్ ఉన్నాయి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఉంది ఇవన్నీ ఒక హైదరాబాద్లోనే ఉండడం వలన పిల్లలకు చాలా బెనిఫిట్ ఉండే చానా లాభం ఉంటదనమాట ఇ ఇవన్నీ గవర్నమెంట్ కాలేజీలే ఈ కాలేజీలలో పిల్లల్ని చదివిస్తే బాగుంటుంది కదా మళ్ళీ వాళ్ళని సగంలోనే ఆపేయ్యడం ఎందుకు అంటే ఇంకెక్కువ చదివిపిస్తుండొచ్చు కదా ఎక్కువ చదివిపిస్తే వాళ్ళకే కదా లాభం వాళ్ళ పిల్లలే చదువుకొని బాగా ఎదుగుతారు కదా మళ్ళీ ఎక్కువ చదువుకోవడం వల్ల కూడా కొందరు ఎట్లా చేస్తారు అంటే ఆ ఎక్కువ చదువుకొని ఏం చేస్తారు తీ ఆ అవసరమా చదువు అన్నట్టుగా చూస్తుంటారు అనమాట ఇప్పుడు నోర్మల్గా చదువుకోవడం వేరు తెలివి తెచ్చుకోవడం వేరు అన్నమాట ఇదివరకు చిన్నపిల్లల్ని చిన్నప్పుడే మ్యారేజ్ చేసేస్తారు అంటే ఏ అవసరం లేదులే చదువు అని అంటే అది మధ్యలో చదువు ఆపేయ్యడం అన్నట్టే కదా నేను నా ఫ్రెండ్స్ని చాలామందిని చూసినా వాళ్ళకు ఎంత మంచిగా చదువుతారో వాళ్ళకి అంత తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి మరెందుకో అట్లా అర్థంకాదు నాకు కానీ పేరెంట్స్ ఆలోచించడం వల్లనో మరి వరా పరిస్థితుల వల్లనో వాళ్ళ ఆర్థిక సమస్యల వల్లనో తెలియదు కానీ వాళ్ళకి చాలా తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అసలు అంటే ఎంత తొందరగా అంటే మస్తు తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి మళ్ళీ అంటే ఎక్కువగా ఎక్కువగా అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలు చదువుకోవాలి అమ్మాయిలు చదువుకోవద్దు అని అంటరు అట్లా కాకుండా ఈక్వ అంటే సమానంగా అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా చదువుకునేటట్టు అంటూ అది ఒకటుండాలన్నమాట మళ్ళీ పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళని ఇట్లా ఆ మె మె ఆ అంటే మెంటల్గా ఇట్లా టెన్షన్స్ పెట్టెయ్యడం వాళ్ళను ఊరికే చదువుకోనివ్వకుండా వాళ్ళకు సమస్యలు ఎదురు చెయ్యడం తల్లిదండ్రులైన ఎవరైనా ఫ్రెండ్స్ అయిన ఎవరైనా అట్లా కాకుండా వాళ్ళని చాలా ప్రోత్సహిస్తూ వాళ్ళని బాగా ముందుకు సాగేటట్టు వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకు అవసరమైన వస్తువులను పెన్నులను పెన్సిళ్ళని బుక్స్ని వాళ్ళకు అవసరమైన వస్తువులను వాళ్ళకి అందజేస్తూ వాళ్ళని ఇంకా బాగా పైస్తాయికి చదువుకునేటట్టు వాళ్ళని ఇంకా అంటే ప్రోత్సహిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు ఇంకా చదువుకోగలుగుతారు వాళ్ళ వాళ్ళ వాళ్ళ మైండ్ని ఇట్లా వేరే విధంగా మార్చేస్తే వాళ్ళు అస్సలు వేరే దానిమీద ఎట్లా కాన్ ఎట్లా దృష్టి పెట్టగలరు అసలు అట్లా కాకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఎన్ని వాళ్ళ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవి పిల్లలకు చెప్పొద్దు ఎందుకంటే పిల్లలు చదువుకునేటప్పుడు అవన్నీ ఆలోచిస్తారు మా ఇంట్లో పరిస్థితి ఇట్లుంది అరే అట్లుంది అట్లుంది ఇవన్నీ ఆలోచిస్తుంటరు అన్నమాట ఇది కూడా సమస్యే కాలేజీకి పోతే టీచర్స్తోని ఆ టీచర్స్ కూడా ఒక్కొక్కసారి కనీసం లెసన్స్ కరెక్ట్గా చెప్పరు ఏదో మీద మీదకి చెప్తారు అడ్డ్రస్ సిలబస్ అయిపోగొట్టాలన్నట్టుగా మీద మీద చెప్తారు అయిపోయిందని అంటరు పిల్లలు చదువుకునేటప్పుడు ఏమో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది టీచర్స్ అంతే కొందరు ఫ్రెండ్స్ ఏమో ఎవళ్ళని చదువుకోకుండా వాళ్ళని వేరే సైడ్ అంటే అధర్ అంటే చెడు సైడు తీసుకుపోదాం అని చూస్తుంటారు ఇ ఇవన్నీ ఎదుర్కొని చదువుకోవడమే ఇక్కడ తెలంగాణలో మస్తు పెద్ద పెద్ద జాబ్ అన్నమాట ఇవన్నీ తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ ఎదుర్కొంటున్న సమస్యలు